హలో చెప్పండి మేడం అవును మేడం ఓకే మేడం ఓకే

ఓకే మేడం దానికేం ప్రాబ్లెమ్ లేదు మీరు హెడ్ మసాజ్ బుల్ ఫుల్ బాడీ మసాజా మేడం ఓకే మేడం మసాజ్ వచ్చి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం బాడీ సర్కులేషన్ బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత వచ్చి మజిల్ స్ట్రెయిన్నెస్ని తగ్గిస్తుంది తర్వాత వచ్చి మీ స్లీ అదే స్లీపింగు దీని కండిషన్ వచ్చి కొంచెం బెటర్ చేస్తుందన్నమాట అంటే మీకు నిద్ర ప్రాబ్లెమ్ ఏమైనా ఉండేది అంటే మసాజ్ చేసుకున్నారంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది మీకు అలాంటి ప్రాబ్లెమ్ అంతా వెళ్ళిపోతుందన్నమాట పెయిన్ని పెయిన్ని తరువాత వచ్చి మీకు మీరు ఏమైనా స్పోర్ట్స్ పర్సన్ అయ్యారు అంటే స్పోర్ట్స్ వల్ల వచ్చిన పెయిన్ ఇవి అన్ని రిలీఫ్ చేస్తామండి తరువాత వచ్చి హెడ్ మసాజ్ దేనికంటే మీకూ హెడ్డేకు ఇలాంటివి ఏమైనా ఉంటే మైగ్రేయిన్ ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని అన్ని తగ్గిస్తుంది మీకు స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది మేడమ్

ఓకే మేడం మీ వాట్సప్ ఓపెనింగ్ టైమ్ వచ్చి పొద్దున్న తొమ్మిది నుంచి నైటు ఎనిమిది వరకు ఉంటాము మేడం మీ వాట్సప్ నంబర్ ఇదేనా మేడం అది కొంచెం మాది లోపల ఇన్ ఇన్నర్లో ఉంటుంది అన్నమాట స్ట్రీట్స్ అన్ని కొంచెము మీకు చెప్ అడ్రస్ చెప్తే కొంచెం అర్థం కాదు ఆటో వాడికి చెప్తే కూడా సరిగ్గా తను తీసుకురాలేడు నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను మీరు ట్యాక్సీ వాళ్ళకైనా ఆటో వాళ్ళకైనా షేర్ చేసారు అంటే వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు మేడం ఓకే మేడం థౌజండ్ నుంచి నేను పంపిస్తాను మేడం తరువాత వచ్చి మీరు నేరుగా వచ్చారంటే మీకు కొన్ని నేను డీటైల్స్ చెప్తాను మీకు ప్యాకేజ్ వచ్చి హెడ్ అండ్ మాడీ బాడీ మసాజ్కి రెండు కలిపి ట్వెల్వ్ థౌజండ్ పడుతుంది డిస్కౌంటు ట్వెల్వ్ థౌజండ్ మేడం డిస్కౌంట్ ఉంది ట్వ చెప్పండి మేడం డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాం మేడం తరువాత వచ్చి ఇది ప్రాపర్గా మేము క్లినిక క్లినికల్గా చేసి రన్ చేస్తున్నాము మీకు ఏ ప్రాబ్లెమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాదు మేడం మీరు ధైర్యంగా రావచ్చు మా క్లినిక్ పర్సన్ కూడా ఉంటారు అక్కడే మీకు కొంచెం ఎక్స్ప్లేయిన్ చేస్తారు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి మీరు ధైర్యంగా చేసుకోవచ్చు మేడం ఓకే మేడం వచ్చేముందు ఒకసారి కాల్ చేసి రండి నేను మీ వాట్సప్ నంబర్కి నేను షేర్ చేస్తాను బయల్దేరేటప్పుడు నాకు కొంచెం కాల్ చేసెయ్యండి నేను మీకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెడతానన్నమాట ఓకే మేడం థ్యాంక్ యూ మేడం